నమస్కారం సురేష్ గారు అండి అదే మీ నంబరు ప్రసాద్ గారు ఇచ్చారు అండి అది అది పెళ్ళి గురించి కొంచెం మీరు ఈవెంటు చేస్తారు అంట కదండి దాని గురించి మాట్లాడదాం అని చెప్పి ఫోన్ చేశాను అండి అవునండి అవును అది వచ్చే నెల ఏడు ఎనిమిది తారీఖులలో అనుకుంటున్నాం అండి

మా ఇంటి దగ్గర చేద్దాం అనుకుంటున్నాం అండి ఇవి చేయాలండి అదే ఆ డెకరేషన్ అనేటప్పటికి పువ్వులతో చేస్తే బాగుంటుందా లేకపోతే ప్లాస్టిక్ ఏవి ఉంటాయో వాటితో చేస్తే బాగుంటుందా అనే దాని కోసం అని

అది మరి అది మరి కాస్ట్ వచ్చేటప్పటికి మరి పువ్వులకు అయితే ఎంత అవుతుంది బెలూన్స్కు అయితే ఎంత అవుతుంది అనే దానికోసం మరి అ

ఓకే తర్వాత మరి ఆ ఫుడ్ ఐటమ్ వచ్చేటప్పుటికి క్యాటరింగ్ వచ్చేటప్పుటికి

వెజ్జు నాన్ వెజ్ కూడా రెండు రకాల ఐటమ్సు పెట్టాలి ఎందుకంటే ఆ కొంతమంది వెజ్ తినలేని వారు ఉం అదే నాన్ వెజ్ తినలేని వారు ఉంటారు కాబట్టి వాళ్ళకోసం అయిన వెజ్ చేయాలి అందుకోసం అని చెప్పి రెండు రకాలు కూడా ఇక్కడ మాకు కావాలి దానితో పాటు స్వీట్ ఉండాలి హాట్ ఉండాలి అది

జనం మాది పెళ్ళి కాబట్టి మరి ఆ ఒక వందమంది పైన ఉంరు అండి ఏదో అలా

మరి ఏది ఏమైన మరి దానితో ఫ్రూట్స్ ఇవి తీసుకుంటే అంత మంచిది అండి మరి

అవును సార్ అదే మర్చిపోకండి మరి అ సరే అండి అలాగే అలాగే అండి ఉంటాను అండి